కొండలను చూస్తూ గడపాలని నా ట్రెక్కింగ్ ఒక ఆశలు ఆశలు గానే ఉండే కానీ గత సంవత్సరమే మా నా కుటుంబ సభ్యులతో కలిసి నేను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్ళిండే దాదాపు రెండు రోజులపాటు గడిచిన మా రైలు ప్రయాణాన్ని మేము రెండు రోజుల తర్వాత కాట్రా జంక్షన్లో మొదటిసారిగా కొండల చుట్టూ ఉన్న ఒక రైల్వే రైల్వే ప్రాంతంలో దిగిండే అక్కడ నుండి దాదాపు ఇరవై నిమిషాలు పాటు మేము అక్కడ చుట్టూ ఉన్న ఆర్టీసీ బస్సుల్లో వైష్ణోధాం వెళ్ళిండే అక్కడ చుట్టూ మంచు కొండలతో ప్రదేశం ఉండే అద్భుతమైన ప్రదేశాన్ని చూసి నా మనసు ఎంతో ఉల్లాసంగా చిందులు వేసింది ఆ తరువాత అక్కడి నుండి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైష్ణవి దేవి మాత ఆలయానికి మేము పాద పాద యాత్రగా వెళ్ళిండే చుట్టూ ఉన్న ఐదు కొండలను దాటుకొని ఆ ఐదు కొండలు మధ్యలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళడం మాకు చాలా అద్భుతంగా ఉండే ఆ ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణాన్ని చాలా ఉల్లాసంగా నా బంధుమిత్రులతో అలాగే నా కుటుంబ సభ్యులతో గడిపిండే నా అన్నదమ్ములు అందరము ఒక సమానమైన ఏజ్లో ఉండడంతో మా మధ్యలో ఎంతో అనురాగం పోడుచుకుండే దానితో మేము అందరము ఉల్లాసంగా ఒకరితో ఒకరం మాట్లాడుతూ ఉల్లా కోతులు చేస్తూ ఆడుతూ చిందేస్తూ బ్యాండ్ బాజాలతో పాదయాత్రగా వెళ్ళిండే మేము నడుస్తూ ఉండంగా మాతో కొందరు ప్రయాణికులు కూడా కలిసారు ఆ ప్రయాణికులు సమానంగా మా ఒక ఏజ్లోనే ఉండే వాళ్ళతో మేము చాలా బాగా కలిసిపోయాం వాళ్ళు మాతో చాలా సమయం గడిపారు వాళ్ళు పంజాబ్ నుండి హాలిడే ట్రిప్గా వచ్చినా ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితులు వాళ్ళు చాలా అద్భుతంగా మాకు పంజాబీ లాంగ్వేజ్లో కొన్ని పదాలను నేర్పా నేర్పారు పంజాబ్ భాషలో అలాగే మేము దాదాపు ఇరవై దాదాపు ఏడు గంటలు నడిచాక సగం దూరం మాత్రమే చేరుకున్నాం మేము సగం దూరం చేరుకునే వరకు పొద్దు పొడిచింది ఆ తరువాత మేము మెల్లగా మెల్లగా ముందుకు బయలుదేరుతూ ఉండే చుట్టూ అడవి పచ్చని అడవి చీకటి అవుతున్న కూడా మాలో కొందరికి భయంగా ఉండే అయినా కానీ మాతారాణి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మేము ముందుకు అలాగే సాగుతూ ఉండే కానీ సాగుతున్న సమయంలో చుట్టూ ఉన్న ఆకాశంలో అద్భుతమైన తారలు ఉండే మేము ఎప్పుడో చిన్న ఉన్నాం ఇప్పుడు చూసిన తారలు మల్లమ్మ కన్నులకి చాలా దగ్గరగా కనిపించాయి అది చూసినా మేము చాలా అద్భుతంగా చిందులేస్తూ హుషారుగా పెంచుకొని ఇంకా ఫాస్ట్గా ఇంకా వేగంగా కొనసాగిండే ముందుకు మా ప్రయా మా ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ మాలో ఇంకా ఉత్సాహం చిందులు వేస్తూ ఉండే అలాగే మేము దాదాపు పద్నాలుగు గంటలు పాదయాత్రగా నడిచి కొండ చివరి అంచునకు చేరుకొండే అక్కడికి వెళ్ళాక మాకు అద్భుతమైన దర్శనం మాతా రానీది జరిగింది అక్కడ మేము అక్కడ కూడా చారలు వేసుకొని ఆ రాత్రి మేము అక్కడే గడిపాం గుడి వాళ్ళే మాకు అన్నా అని అన్నదానం చేశారు అక్కడే మేము ఆ రాత్రి గడిపాం అన్ని ముగిసాకా మేము గూఢ చారంలో వేసుకున్నాకా అందరము బంధు మిత్రులం అందరం కలిసి ఆటపాటలు పాడుకొని ఆ రాత్రి చిందులు వేసాం అద్భుతమైన అవకాశం ఏంటీ అంటే ఆ రాత్రి నేను కోరుకున్నట్టే చుట్టూ మంచు ప్రదేశాల మధ్యల ఆకాశాన్ని చూస్తూ జువాల తారాలను అనుభవిస్తున్న బంధుమిత్రులతో నా కుటుంబ సభ్యులతో నేను అక్కడ నిద్ర చేశాను దాదాపు తెల్లవారిన ఐదు గంటలకు లేచి మళ్ళీ తిరిగి మళ్ళీ మా ప్రయాణం మరొక కొండమీదికి సాగిండే ఆ మరో కొండ చాలా అద్భుతమైన కొండగా ఉండే ఆ కొండ ప్రాంతాన భైరవ స్వామి గుడి ఉందని అక్కడికి వెళ్ళాలని అక్కడ ఉన్న ప్రజలు మాకు చెప్పారు అలాగే అక్కడిది అక్కడి నుండి దాదాపు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇంకొక కొండను మేము మెల్లగా మెల్లగా మంచు మంచులో నడుస్తూ ముందుకు సాగాం వెళ్తూ ఉండగా మాకు అద్భుతమైన గుహలు మరియు పండ్లు పూలు అద్భుతమైనవి కనిపించాయి అవన్నీటిని ఆనందిస్తూ మా నుండి తెచ్చుకున్న లగేజ్ని మేము కింద గుడిలోనే పెట్టడంతో ఇంకా ఉల్లాసంగా ఆటలు పాటలు పాడుతూ మేము ముందుకు సాగం ఆ కొండ చాలా ఎత్తయిన కొండ అక్కడి నుండి దాదాపు ప్రపంచం మొత్తం మన కిందనే ఉందని అర్థం అవుతుంది ఆ కొండపైన మబ్బులు మనల్ని తాకుకు తాకుతూ వెళ్తున్నట్టుగా ఉంటాయి అక్కడ మేము ఉండబట్టలేక మా మొబైల్ ఫోన్స్లలో అద్భుతమైన ఫోటోలు దిగడం జరిగింది దాదాపు మూడు నుండి నాలుగు గంటలు మేము ఫోటోలు దిగుతూనే గడిపాం అలా అక్కడ ఉన్న మందిరం చాలా చిన్న అయినది గుహలోపలో ఉండే అక్కడ బాగా చల్లగా ఉండడంతో మేము వెళ్ళినప్పుడు మాత్రమే హారతి పూజ కార్యక్రమాలు జరిగాయి అక్కడ కూడా మాకు అద్భుతమైన మందిర్ ఒక భోజనాన్ని దొరికింది అక్కడి నుండి మేము ఎంతో సమయం గడిపాక తిరిగి పొద్దుపొడుస్తున్నప్పుడు మళ్ళీ కిందికి దిగ సాగం కిందికి దిగిసాగాక మేము మళ్ళీ ఇక్కడ గూఢచారాలు వేసుకొని అద్భుతమైనగా అద్భుతంగా ఆ రాత్రిని కూడా గడిపాం ఆ దినం మొ ఆ దినచర్య మొత్తం మాట్లాడకు మాట్లాడుతూ మా బంధుమిత్రులతో ఆటలు పాటలు సరదాగా జోకులు వేసుకుంటూ గడిపాం ఆ తరువాత మెల్లమెల్లగా మేము నిద్రలోకి జారుకున్నాం ఆ రాత్రి చాలా అద్భుతంగా జరిగింటే నాకు ఆ రాత్రి అసలు నిద్రనే పట్టలేదు నేను చుట్టూ ఉన్న ఆకాశాన్ని కొండలని తారలని చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే నా జీవితంలో అది మరి అసలు మర్చిపోలేని రోజు నేను కోరుకున్న జీవితం అలానే ఉండాలని ఎంతో అద్భుతంగా ఊహించాను ఆ ఒక్క రాత్రి నా జీవితంలో నన్ను మరి తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళేలా వెళ్ళేలా ఆలోచనలను క్రియేట్ అన్వాదించింది ఆ తర్వాత ఎంతో మంచిగా మేము తెల్లవారు జామున మెల్లగ కిందికి దిగసాగం దిగ సాగుతున్న సమయంలో మేము అక్కడ ఉన్న జలపాతాలు ఆపిల్ ఒక చెట్లను తాకుతూ వాటితో మేము పొలాల్లోకి వెళ్తూ వచ్చాము అక్కడున్న ఇల్లులో గృహలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంత మంచి ఉన్న వాళ్ళలో ఉన్న ఉత్సాహం మాలోకి వచ్చింది మేము కొద్దిగా కూడా అలసటను ఎక్కడ చూపించుకోలేకపోయాం అద్భుతమైనది ఏంటంటే ఉదయం సూర్యో సూర్యుడు పదమూడు కొండల మధ్యలో నుండి రావడం అద్భుతం అద్భుతంగా మేము కళ్ళనుండి చూడగలిగాం ఆ తరువాత మేము మెల్లగా కిందికి దిగ సాగం నడవలేని మా వృద్ధులను మా కుటుంబ సభ్యులను గుర్రాలు మరియు డోలీలు డోలీలను ఎక్కించి కిందికి సాగం యువతగా ఉన్న మేము అందరం ఆడుతూ పాడుతూ సరదాగా జోకులు వేస్తూ కిందికి దిగాం మధ్యలో కొంతమంది కలిశారు వాళ్ళతో బ్యాండ్ బాజాతో వాళ్లతో చిందులు వేస్తూ వాళ్ళని నవ్విస్తూ మేము కూడా ఆనందంగా వాళ్ళతో కలిసిపోయి భోజనం చేసి మరి కిందికి దిగాం అదే మాకు చాలా అనుభవాన్ని ఇచ్చింది ప్రజలు ఎంతమంది ఉన్నా అందరం కలవాల్సిందే ఏ భేద భావాలను చూపియాల్సిన అవసరం లేదు అనే గుణపాటాన్ని మేము అక్కడ బాగా నేర్చుకున్నాం ఆ తరువాత కిందికి దిగాక హోటల్ రూమ్ని తీసుకొని ఫ్రెష్ అప్ మేము అరాంగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రోడ్ ప్రయాణంగా వేరే ప్రాంతాలకు వెళ్ళాం చుట్టూ ఉన్న కొండల మధ్యలో కారులో వెళ్ళడం మాకు చాలా అద్భుతంగా నచ్చింది తిరుగుతూ తిరుగుతూ ధర్మశాల క్రికెట్ స్టేడియం నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అలాంటి స్టేడియం దగ్గరికి వెళ్ళినందుకు నేను ఎంతో ఆనందించాను ఆ సమయంలో చుట్టూ ఐపిఎల్ మ్యాచెస్ జరగంగా నేను దాన్ని స్టేడియం నుండి చూడగలిగాను అని ఎంతో ఆనందం ఆనందం వేసింది నేను వెంటనే స్టేడియం నుండి బయటికి వచ్చి నా ఫ్రెండ్స్కి కాల్ నా మిత్రులకి కాల్ చేసి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నానో తెలియచేసాను దానితో నా మిత్రులు కూడా చాలా ఆనందించారు ఆ తర్వాత ట్రెక్కింగ్ కోసం మేము మళ్ళీ మనాలి దగ్గరికి వెళ్ళాం మనాలిలో ఉన్న ఒక ఎత్తైన కొండను పొట్టి మేము మాత్రమే ఎక్క ఎక్కదలుచుకున్నాం మా మి మా కుటుంబ సభ్యులని మేము హోటల్ రూమ్లో వదిలేసి వాళ్ళకి ఆరాం చేసుకోమని చెప్పి మేము మాత్రమే బయలుదేరాం బయలుదేరిన మేము కొండను ఎక్కి ఎంతో అద్భుతమైన వాతావరణాన్ని చూసాం అక్కడ ఆ తరువాత మేము అక్కడ కొండపైన చల్లటి మంచునా మేము వేడి వేడి చాయ్ తాగుతూ ఉండంగా మాకు పోలార్ ఎర్రటి బియర్ కనిపించింది దాన్ని చూసి మేము ఎంతో గానో ఆనందించాం అలాగే మేము నడుస్తూ ఉండగా మాకు ఆపిల్ ఒక చెట్లను మరియు అద్భుతమైన యాప్లను చూస్తూ వచ్చాము అక్కడ ఎంతో గాను బాగుంది ఆ ట్రెక్కింగ్ ఒక సన్నివేశాలు మాకు చాలా నచ్చాయి నడుముకి తాడులు కట్టుకొని మేము కొండలపై మధ్యలో నడుస్తూ ఒకరికి ఒకరం సాయం చేస్తూ ముందుకు సాగం ఆ ఒక పాఠం మాకు చాలా బాగా నచ్చింది మా జీవితంలో కూడా మేము ఒకరికొకరు సాయం చేస్తూ ముందుకు నడవాలి అనే ఒక పాఠాన్ని నేర్చుకున్నాం అలాగే ముందుకు సాగుతూ మేము ఎంతగానో నవ్వుతూ ఆనందంగానే ఉన్నాం అలాగే మా మొదటి అన్నయ్యగా ఉన్న మా పెద్ద అన్నయ్య మమ్మల్ని ఎంతగానో మొ ఆనందంగా పెట్టడానికి ప్రయత్నించాడు మేమందరం ఆయనతో కలిసి సరదాగానే ఉన్నాం తను ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్ళాడో అంత జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ మా కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాక మేము అక్కడి నుండి మెల్లమెల్లగా కిందికి దిగసాగం సాగుతూ మేము పంజాబ్లో ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో మధ్యలో ఆగిపోయాం అక్కడ ఉన్న డాబాలో మేము ఎంతో మంచి చాయ్ టిఫిన్లు చేసాం ఆ తర్వాత అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ అయ్యి ట్రాఫిక్ తొలగిపోయాక మేము మెల్లగా మల్ల ముందుకు సాగుతూ తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాకా అక్కడ మేము చాలా అద్భుతమైన ఫోటోలు దిగ సాగం మేము ఇంత ఏరో ఢిల్లీకి వచ్చిన మా మనసు మా మా ఒక జ్ఞాపకాలు అన్ని అక్కడ కాశ్మీర్లో ఉన్న కొండల మధ్యలోనే ఆగిపోయాయి ఢిల్లీకి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వచ్చిక కూడా మేము ఆ కొండల మధ్యలో ఉన్న జ్ఞాపకాలు అనుభవించిన అద్భుతమైన సన్నివేశాలను మర్చిపోలేకపోయాం తిరిగి అదే ఎయిర్పోర్ట్లో మేము అందరము ఒక మాటగా అనుకున్నాం ప్రతి సంవత్సరం ఒక పది రోజులు మనకోసం మనం ఇక్కడికి రావాలని నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కలిసి ఒక మాటగా ఇచ్చుకున్నాం ఇది నా జీవితంలో జరిగిన గొప్ప సన్నివేశం మరి నాకు ఇష్టమైన ట్రెక్కింగ్